నమస్కారం అండి టూర్ సా టూర్స్ అండ్ ట్రావెల్స్ నుండి మా మాట్లాడుతున్నారా అంటే మేము టూ అంటే ప్లేసెస్ విసిట్ చేయడానికి దూరం నుండి ఇక్కడ హైదరాబాద్లో వచ్చాము ఫ్యా ఫ్యామిలీతో పాటు సో మాకు త్రీ డేస్ ఉంటాం ఇక్కడ ఫ్యామిలీతో పాటు మేము మా పిల్లలు మా ఆయన మేము నలుగురు ఉన్నాం మాకు త్రీ డేస్ సా స్టే అంటే అంటే సిటీ సెంటర్లో ఎక్కడైనా పర్లేదండి ఓకే

ఓకే అకామడేషన్ హాస్పిటాలిటీ మెయింటెనెన్స్ బాగుంటుందా అండి ఓకే అండి ఫుడ్ కూడా కొవే కొంచెం మెయింటెనెన్స్ చూసుకోండి ఒకసారి ఏదైనా పర్లేదు నాన్ వే నాన్ వెజ్ వెజిటేరియన్ రెండు అప్లికబుల్ ఓకే అండ్ మీరు అండ్ మేము చాలా ప్లేసెస్ని విజిట్ చూడాలని అనుకుంటున్నాము అలాగే మాకు కొంచెం ట్రాన్స్పోర్ట్ కూడా చూడ చూడండి త్రీ డేస్ వరకు ఓకే అండి

ప్రైస్ ఎంతవరకు ఉండచ్చు అండి ఓకే ఓకే పర్లేదండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదములు థ్యాంక్ యూ